నమస్తే సార్ సర్ అదీ నేనూ ఇదీ జిమ్లో జాయిన్ అవ్వడానికి అండి వస్తున్నానని అనుకుంటున్నాను అండి అదీ అది అసలు ప్రోసెస్ ఏంటి అండి ఎలాగా జాయిన్ అవ్వాలి అంటే

అవును అండి ఈ ఎంత ఎంత పడతుంది అండి ఇదీ ఫీజ్ ఎంత అండి అవును అండి ముందు ఏమైనా అడ్వాన్స్ పే చేయాలి అండి ముందు స్టార్టింగ్ నుండి కట్టాలి అండి అవును అండి అలా ఎలా స్టార్ట్ చేస్తారు అండి

టెన్ డేస్ చెప్తారు ఫస్ట్ టైమ్ చేయిస్తారు అండి ఫస్ట్లో ఫస్ట్లో ఏమీ చేయించరు కదు అండి

ఆ అదే అండి ఫస్ట్లో రెండు రోజులు ఎలా చేయాలి ఏంటి అని చెప్పిన తరువాత నుంచి మొదలు పెడతారు అండి నేను తరువాత ఏమీ ఒక్సారి ఒకేసారి స్టార్ట్ చేయడం వల్ల బాడీ పట్టేయడం అలాంటివేమీ ఉండదు కదండీ ముందు కొంత మంది ఒకరేమో లావైపోతారు అంటున్నారు మళ్ళీ బాడీ పట్టేస్తుంది మధ్యలో మానేయడం ఒకవేళ మధ్యలో ఏమైనా మానేస్తే ఏమైనా అవుతుంది అండి సరేనండి అయితే వస్తాను అండి మళ్ళీ ఆ సరే అండి